నమస్తే అండి శివక్రిష్ణ ఎంటర్ప్రైజెస్కి స్వాగతం లోపలికి రండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను చెప్పండి ఏ ఏ వస్తువులు కావాలి మీకు కూలర్ కొనుక్కుందామని అనుకుంటున్నారా లేదా ఎయిర్ కండిషనర్ కొనుక్కుందామని అనుకుంటున్నారా ఎయిర్ కూలర్ కంటే కూడా నండి ఎయిర్ కండిషనర్ చాలా బెటర్ అండి సరే మీకు ముందుగా టీవీ చూపిస్తాను లోపలికి రండి మీరు ఏ మీరు ఏ టీవీ తీసుకోవాలని అనుకుంటున్నారు ఏ సైజులో కావాలి మీకు ఎల్సిడి చాలా బాగుంటున్నాయండి ప్రస్తుతం శ్యాంసంగ్లో ఫోర్ కే మోడల్ అని కొత్తగా లేటెస్టుగా వచ్చిందండి మార్కెట్లోకి చాలా బాగా ఉంటున్నాయి ఎక్కువ సేల్సు కూడా అవుతున్నాయి దీని ధర కూడా ఏంటండీ ధర ఇది నలభై మూడు వేల దగ్గర నుంచి ప్రారంభం అవుతుందండి ఇది చూడండి ఇది మోడలు చాలా బాగుంటుందండి

దీని ధర వచ్చి ముప్పై ఎనిమిది వేల రూపాయలతో ప్రారంభం అవుతుందండి ఓకే నండి ఫ్రిజ్జు మీకు లేటెస్ట్ మోడల్స్లో రెండు డోర్ల ఫ్రిజ్ వచ్చింది సింగల్ డోర్ కూడా ఉందండి మీకేది కావాలి అందులో మీకు రెండు డోర్ల ఫ్రిజ్లోనా అండి మీకు రెండు డోర్ల ఫ్రిజ్లో వర్ల్ఫుల్ కంపెనీ ఒకటి చాలా బాగుందండి కూలింగ్ కూడా చాలా తొందరగా అవుతున్నాయి అలాగే ఎక్కువ సేపు కూడా ఉంటోంది అంతే కాకుండా తక్కువ కరెంట్ని తీసుకుని ఇది పని చేస్తుంది దాని వల్ల మీరు కరెంటు కూడా చాలా ఆదా అవుతుంది దీని ధర వచ్చి మీకు ఇరవై వేల దగ్గర నించి ప్రారంభం అవుతుంది ఇందులో మీకు ఏది నచ్చితే అది తీసుకోండి ఈ ఎయిర్ కండీషనర్స్లో మీరు రకరకాల కంపెనీలు ఉన్నాయండి ప్రజంటు లాయిడ్ కంపెనీ అనేది చాలా బాగా వెళ్తోంది ఇందులో వన్ టన్ను వన్ అండ్ ఆఫ్ టన్ టూ టన్ కూడా ఉన్నాయి మీ గది సైజుని బట్టి మీరు తీసుకోండి సాధారణంగా అందరూ కూడా వన్ అండ్ ఆఫ్ టన్ను ఏసీని ప్రిఫర్ చేస్తూ ఉంటారు లాయిడ్లో అది చాలా బాగా ఎక్కువుగా సేల్ అవుతుంది అలాగే కస్టమర్ సర్వీస్ కూడా మనకి దగ్గర లోనే ఉంది

ఓకే నండి ధన్యవాదాలు